నమస్తే అండీ నేను మొన్న మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను దాని గురించి అంటే నా ఇన్సూరెన్స్ క్లయిమ్ గురించి నీతో మాట్లాడదామని కాల్ చేసామండి నా ఐడీ వచ్చేసి హెచ్ఈడబ్ల్యు ఒకటి సున్నా నాలుగు ఇరవై ఏడు ఇది కొంచెం చూడండి నా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయ్యిందా చూడండి మేడం ఒకసారి